నమస్కారం అండి మేము ఒక మూడు రోజుల్లో ఇలాగా వైజాగ్ వెళ్దాం అని అనుకుంటున్నాము అయితే మాకు గాను ఒక పెద్ద కారు కావాలి మేము ఒక పది మంది ఉంటాము పది మందికి ఒక కారు అంటే సరిపోతుందా లేదా అన్నది డౌటు ఎర్టిగా ఫార్చూనర్ అలాంటి పెద్ద కార్లు అయితే సరిపోతాయి అలాంటి కార్ మీ దగ్గర ఏమన్నా ఉంటే కొంచెం పంపుతారని నేను అనుకుంటున్నాను అయితే వాటితో పాటు మాకు ఏం కావాలి అంటే ఒక డ్రైవర్ కూడా కావాలి మేము వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము దూరం కాబట్టి అక్కడ ఒక నాలుగు రోజులో మూడు రోజులో ఉండి వస్తాము అయితే మూడు రో నాలుగు రోజులు మాతో డ్రైవర్ ఉండాలని మాకు మాతో రావాలి అంతే కాకుండా ఇంకా మా దాంట్లో కి ఒక పది మంది ఉంటాము ఆ పది మందికి తో బాటు ఆయనకి కూడా మేమే ఆహారం గట్ట చూసుకుంటాము అయితే ఆయనకి ఎంత అవుతుంది ఇంకా ఇంకా ఎవరెవరికి అంటే మా మేమే కొన్ని సార్లు డ్రైవింగ్ వచ్చు కాబట్టి మేమే చేసుకుంటాము ఆయనికి రెస్ట్ కావాల్సినప్పుడు అయితే మాకు క్యార్నివాల్ అలాంటి కారు వంటివి కావాలి మీ దగ్గరుంటే అది పంపండి లేదంటే ఫార్చూనర్ గానీ ఇంకా అది కూడా లేకపోతే ఎర్టిగా కానీ ఇన్నోవా కానీ ఈ రెండిటిలో ఏదోటి అంటే కొంచెం పెద్దగా విశాలంగా ఉండే కారు కావాలి మాకు అయితే మేము ఇలాగా వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి అలాగా అరకు కూడా వెళ్ళొస్తాము అయితే దానికి గాను ఎంత ఖర్చు అవుతుంది గా దానికి మేమేమన్నా అడ్వాన్స్ ఇవ్వాలా అసలు ఏంటి అన్నది తెలుసుకుందామని చేసాము అయితే మేము మొత్తం ఒక పది మంది వెళ్తాం కాబట్టి పది మందికి గాను ఎంత అవుతుంది అంటే ఎన్ని ఒక మనిషి లెక్కల తీసుకుంటారా మీరు లేదంటే కారుకి లెక్కేలేస్తారా అన్నది చెప్తారని కనుక్కుండేకి చేసాను కొంచెం ఆరెన్ వాటిని వివరంగా చెప్పి మాకు సహాయం చేస్తారని ఫోన్ చేసాను ధన్యవాదాలు